హలో నా పేరు సుమతి అండి లాస్ట్ వీక్ వచ్చేసి మీ సైట్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి ఉన్నాను నిన్నే డెలివరీ అయింది అనమాట ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూసాను నేనైతే చాలా డిసప్పాయింట్ అయినానండి నేను యాక్చువల్ గా వచ్చేసి ఒక బ్యూటిషన్ ని మేకప్ ప్రోడక్ట్స్ కావాలని చెప్పేసి మొత్తం మేకప్ కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను మీ సైట్ నుంచి నేనెందుకు డిసప్పాయింట్ అయినను అంటే నేను నా కస్టమర్స్ కి తరచూ యూస్ చేసేది లాక్మే ప్రొడక్ట్స్ అనమాట మీరు పంపించినాటివి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చాలా డూప్లికేట్స్ ఉన్నాయండి అంటే కాజల్ కాజలు తర్వాత వచ్చేసి ఐ షాడో ప్యాలెట్టు తర్వాత ఫౌండేషన్ కన్సీలర్ ప్రైమరీ తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ ఇవన్నీ డూప్లికేట్స్ ఏ అండి నేను ఆ రెండు మూడు సార్లు చెక్ కూడా చేసేసాను నెట్ లో చూసి సెర్చ్ చేసి చెక్కు కూడా చేశాను కొన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్రష్ వచ్చేసి మొత్తము ట్వంటీ ఫైవ్ సెట్ ఆఫ్ బ్రష్ ఉంది ఒక ప్యాకెట్ లో దాంట్లో చాలా వరకు అన్ని బ్రష్యుల్లో కొన్ని మెయిన్ గా యూస్ చేయాల్సిన బ్రష్యు లన్నీ విరిగిపోయి ఉన్నాయండి పైన ఆ ఫెదర్ అంతా కూడా వచ్చేసుంది తర్వాత వచ్చేసి ఈ డూప్లికేట్ ప్రొడక్ట్స్ అన్ని సపరేట్ గా తీసి పెట్టేసాను నేను తర్వాత ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి మొత్తం లోపల గ్లాస్ అంత విరిగిపోయింది రెండు మూడు కలర్లు వచ్చేసి మొత్తం కంబైన్ అయిపోయింది అది యూస్ చేయడానికి కష్టము కాజల్ కాజలు ఈ కన్సిలర్ ఫౌండేషన్ ప్రైమరీ మాయిశ్చరైజర్ ఈ ఐ షాడో ప్యాలెట్ ఇవన్నీ నేను రిటర్న్ చే రిటర్న్ పెట్టేస్తున్నాను మేకప్ బ్రష్ కూడా రిటర్న్ పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి ఐ లైనర్ ఐ లైనరు లాక్మే దే కాకపోతే ఏమైంది అంటే ఐ లైనర్ బాటిల్ వచ్చేసి లిడ్ దగ్గర విరిగిపోయింది సో అది కొంచెం లీక్ అవుతుంది అనమాట ప్యాకింగ్ అయితే బాగా లేదండి మొత్తం ఇవన్నీ కొంచెము సున్నితమైన ఐటెంలు అనమాట అంటే కొంచెం డ్యామేజ్ అయినా మొత్తం లోపల ఉండేవన్నీ డ్యామేజ్ అయిపోతుంది ప్యాకింగ్ మీరు బాగా చేసి పంపించి ఉంటే మే బి డెలివరీ టైమ్ ఈ డ్యామేజెస్ జరక్కుండా మీరు చూసుకొని ఉండొచ్చు ప్యాకింగ్ సరిగ్గా లేనందు వల్ల ఏం జరిగిందంటే ఆ ఐ షాడో ప్యాలెట్ లో ఉన్న మిర్రర్ విరిగిపోయింది ఐ లైనర్ బాటిల్ అది గ్లాస్ బాటిల్ అది పగిలిపోయింది తర్వాత వచ్చేసి కన్సీలర్ ఫౌండేషన్ ఇవన్నీ డూప్లికేట్ ది అది ఓకే డ్యామేజెస్ చాలా ఉందండి ఆ బ్రష్ మొత్తం విరిగిపోయింది అది మాత్రమూ మీరు పంపించిన డ్యామేజ్ ప్రోడక్ట్ లాగే అనిపిస్తుంది ఎందుకంటే డెలివరీ లో అది పగిలిపోయే సమస్య లేదు ఈ గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ పగిలినాయి అంటే మే బి డెలివరీ టైం లో పగిలింది అనుకోవచ్చు ఇది మాత్రం మీరు పంపించేటప్పుడే డామేజ్డ్ ఐటమ్ మీరు చూసుకోకుండా పంపించారు ఏమో నాకు తెలియదండి దయచేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని రిటర్న్ తీసుకొని నాకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ సెండ్ చేయండి లేకపోతే రిటర్న్ తీసుకునేసి నాకు రిఫండ్ అయినా చేసేయండి ఎందుకంటే నేను ఇది మొత్తం వచ్చేసి అరౌండ్ నాకు ఎయిట్ థౌసండ్ పట్టింది కానీ ఒరిజినల్ ఐటమ్స్ కి ఎయిట్ థౌసండ్ పెడితే అది వర్త్ ఏ ఎందుకంటే నా కస్టమర్స్ కి యూస్ చేసేది ఒరిజినల్ ప్రొడక్ట్స్ గా ఉండాలి వాళ్లు మళ్లీ నా దగ్గర రావాలి నా సర్వీస్ బాగుంటేనే మళ్ళీ వస్తారు నా దగ్గరికి మీరు ఇలాంటి డూప్లికేట్ ప్రొడక్ట్స్ సెండ్ చేస్తే నేను అది వాళ్లకు వాడినాను అనుకోండి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారా నా కష్టమర్స్ అందరు పోతారు కదా ఎయి ఎయిట్ తో ఎనిమిది వేల రూపాయలు ఖర్చుపెట్టిన వర్తు ప్రోడక్ట్ అయితే కాదండి మీరు సెండ్ చేసింది దయచేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని తిరిగి తీసుకొని నాకు రిఫండ్ చేసేయండి ఎక్స్చేంజ్ నాకొద్దు ఈ ప్రొడక్ట్స్ మొత్తము ఏమేమంటే కాజలు ఐ బ్రో పెన్సిలు ఐ షాడో ప్యాలెట్టు మస్కారా ఫేస్ లాషెస్ లాషెస్ కూడా రెండు సెట్లు పెట్టి ఉన్నాను ఫౌండేషన్ కన్సీలరు ప్రీమియరు మాయిశ్చరైజర్ తర్వాత వచ్చేసి మేకప్ బ్రష్లు లిప్ స్టిక్ ఒక నాలుగు సెట్లు ఆర్డర్ పెట్టున్నాను నెయిల్ పాలిష్ ఫోర్ షేడ్స్ ఆర్డర్ పెట్టున్నాను తర్వాత వచ్చేసి సన్స్ క్రీమ్ రెండు రెండు ఫ్లేవర్స్ పెట్టున్నా స్ట్రాబెరీ అండ్ పప్పాయ ఫ్లేవర్ ఇవి మొత్తము నేను అవన్నీ కూడా సరిగ్గా ఓపెన్ చేసి చూడలేదండి నేను మొత్తం అన్ని చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయడమే నేను డిసప్పాయింట్ అయిపోయినాను ఇంకా మొత్తం నాకు తెలుసు అన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇంకా దాని గురించి చెప్పడమో ఇంకా వేస్ట్ ఏ మీరు దయచేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను రిటర్న్ పెట్టేస్తున్నా సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ ఉందని మెన్షన్ చేసి ఉన్నారు నేను రిటర్న్ పెట్టేస్తున్నాను నాకు ఈవినింగ్ లోగా కస్టమర్ కేర్ మీ కస్టమర్ కేర్ నుంచి అయినా కాల్ చేసి నాకు ఏదో ఒకటి ఇంటిమేట్ చేయండి ఇన్ఫార్మ్ చేయండి ఎప్పుడు రిఫండ్ వేస్తారు ఏమని చెప్పేసి లేకుంటే మెయిల్ ద్వారా అన్న నా రిఫండ్ ప్రాసెస్ గురించి నాకు కొంచెం డీటెయిల్ గా మెయిల్ పంపించేయండి నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ లో నా మనీ రిఫండ్ నాకైతే కావాలండి దయచేసి ఈ ప్రొడక్ట్స్ రిటర్న్ తీసుకునేసి నాకు రిఫండ్ చేసేయండి చాలా థాంక్స్ అండి